హలో హలో చెప్పండి సార్ అవునండి చెప్పండి చెప్పండి సార్ సార్ ఎప్పుడు వస్తున్నారు సార్ నెక్స్ట్ వీక్ వస్తున్నారా ఎక్కడ నుంచి ఓకే సార్ తిరుపతి నుంచి కూడ ఎక్కువ వెహికల్స్ ఉన్నాయి అరకు వ్యాలీ వచ్చేసి సథరన్ ఈస్ట్లో ఉంది విశాకపట్నం దగ్గరలో తిరుపతి నుంచి సో మేనీ ట్రైన్స్ ఉన్నాయి మీరు నెక్స్ట్ వీక్ బయలుదేరి వచ్చే ముందు ఎప్పుడు వస్తారు నాకు డిటెయిల్స్ కొంచెం చెప్తే మేము టెంపో పంపించి పిక్అప్ చేసుకుంటాము అక్కడ లహరి రిసార్ట్స్ అని రిసార్ట్స్ బాగుంటాయి అరకు వ్యాలీ దగ్గర అక్కడే స్టే చేసుకొచ్చు అకామిడేషన్ తర్వాత ఫుడ్ అంతా అక్కడే లోపల బయట ఎక్కడికి రావలసిన పనే లేదు అంటే ఏజ్డ్ పర్సన్స్ ఎవరైనా వస్తున్నారా ఓకే సార్ అందరూ యంగ్ పీపుల్సే కాబట్టి మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నారు సార్ వన్ వీకా ఓకే ఫోర్ డేస్ ఉంటే కూడా మీరు టూ డేస్ రిసార్ట్లో స్టే చేసేసి బాగా రెస్ట్ తీసుకుని టూ డేస్ ట్రెక్కింగ్కి వెళ్తే చాలా బాగుంటుంది సార్ అక్కడ వ్యాలీస్ చుట్టూ వచ్చేసి ట్రైబల్ ఏరియా ఉంటుంది ఎక్కువ అక్కడే టూ డేస్ ట్రెక్కింగ్కి వెళ్ళి క్యాంప్ఫైర్ నైట్ మ్యూజిక్ వేసుకుని అలాగా డాన్స్ చేయడము ఇలాగా చాలా యాక్టివిటీస్ ఉంటాయి మేమే చూసుకుంటాము మొత్తము ఇప్పుడు మీరు ఫోర్ డేస్ ఫైవ్ తప్పకుండా అండి మా మనుషులంతా మీతో పాటే ఉంటారు ఎం ప్రాబ్లమ్ లేదు అక్కడ అంతా లోకల్ పీపుల్స్ అంతా బాగా తెలిసినవాళ్ళే ఆ రిసార్ట్ వాళ్ళకి మనుషులంతా వాళ్ళే అరేంజ్ చేసుకుంటారు ప్రాబ్లమ్ ఏమి ఉండదు తర్వాతొచ్చేసి మీ ఇప్పుడు ఫోర్ డేస్ అంటున్నారు కదా అయిదుమంది కాబట్టి ప్యాకేజ్ మొత్తం ఫిఫ్టీ థౌజండ్ పడుతుంది మీకు ఒకేనా మనము కావాలంటే కూడ రిసార్ట్కి వెళ్ళి అదే రీ రిసార్ట్ వచ్చిన తరువాత మనము నెగోషియేట్ చేసి మాట్లాడుకుందాము వాళ్ళ దగ్గర మీరైతే తీసుకుని వచ్చేయండి మీరు రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళని మనము మేము పిక్అప్ చేసుకునేదానికి వస్తాం కదా ఆ రోజే మీరు వచ్చేయండి మీతోపాటు వెళ్ళి మనం మొత్తం మాట్లాడేసి వాళ్ళకి అంతా సెట్ చేసి ఇచ్చేసి వచ్చేద్దాం వాళ్ళ డిటెయిల్స్ నాకు నాకు వాళ్ళ డిటెయిల్సు కొంచెము వాట్సట్స్ప్లో సెండ్ చేసేయండి సార్ నేనొచ్చి రూమ్ ముందే చెప్పేయాలి ఎందుకంటే ఇప్పుడు పీక్ అవర్స్ పీక్ డేస్ అనమాట ఇప్పుడు చాలామంది వస్తుంటారు హాలిడేస్ కాబట్టి ముందే నేను వాళ్ళ డిటెయిల్స్ ఇచ్చేసి రూము కొంచెం హోల్డ్ చేసి పెట్టమని చెప్తాను వాళ్ళ కోసమని చెప్పేసి మీరు నా వాట్సప్ నంబరు డిటెయిల్స్ పంపించేయండి నేను రూమ్ కొంచెం హోల్డ్ చేసి పెట్టమంటాను సార్ ఓకే సార్ థ్యాంక్ యూ